చెప్పండీ ఎన్ని కావాలండి

దసరాకి బంతిపూలు కావాలా కిలో కావాలా అండి కిలోకి వచ్చి మనకి ఇక్కడ ఎనభై రూపాయలు ఉందండి తగ్గుతుంది అండి ఎక్కువ తీసుకుంటే తగ్గుతుంది చామంతి పూలు గులాబీ పూలు కూడా తీసుకుంటారా అది ఎనభై రూపాయలు ఉందండి ఇరవై ముప్పై కిలోలు తీసుకున్నారనుకోండి తక్కువ కొస్తుందండి యాభై రూపాయలే పడుతుంది ఇరవై కిలోలకి వచ్చి మనకి రెండు వేలు పడుతుందండి వెయ్యి రూపాయలు ఐదు వం ఐదు వందలు ఐదు వందలు పడుతుందండి

ఇరవై కిలోలా ఇరవై కిలోలు చామంతి పూలు వచ్చి ఆరు వందలు పడుతుంది అవునండి

మల్లెపూలా అండి మల్లెపూలు కూడా ఇస్తామండి మల్లెపూలు ఎన్ని కావాలి అల్లినవి కావాలా అండి ఒక ముప్పై నలభై మూరలు కావాలా పది రూపాయలకి ఒక మూర చప్పున పడుతుందండి మూడు వందలు రూపాయలు అవుతాయండి ఆ వీటికి అల్లనివి వచ్చి మనకి కిలోకి రెండు వందల రూపాయలు వస్తాయండి అవునండి ఓకే అండి చామంతి పూలను ఇవి చామంతి పూలు బంతిపూలు మల్లెపూలు ప్యాక్ చేసి పెడతానండి మీరు ముందు రోజు వచ్చి తీసుకుని వెళ్ళండి శ్రీకాకుళమేనా మీది సరే అండి నేను అదే రోజు రండి అదే రోజు తీసుకుని వెళ్ళండి సరేనా ఉన్నాయండి సరేనా అ అవి ఓకే అండి సరే